ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకటనల ద్వారా ఎక్కువ మంది వ్యక్తులు చేరువయ్యే కొన్ని మార్గాలు ఏమీ అనగా సృజనాత్మకంగా ఆలోచించి చెప్పాలి అన్నట్లయితే ప్రకటనగా అంటే ఏమీ లేదు దానిని మనం దానిని మనం మనకి అనుగుణంగా మనం ఏదైనా ప్రచారణ చేయాలి అనుకునేటప్పుడు ప్రకటన అంటాము నన్ను చాలా ప్రభావితం చేసిన ప్రకటన ఏది అనగా కళ్యాణ్ జువెలర్స్ షాప్ ఓపెనింగ్కి నాగార్జున వచ్చాడు ఎందుకు వచ్చారు అన్నట్లయితే అది అందరికీ తెలియాలి అది కూడా ఒక ప్రకటనే అని నేను అనుకుంటాను ఇంకా ప్రస్తుత పరిస్థితుల్లో ఉండే ప్రకటనల ద్వారా ఎక్కువ మంది వ్యక్తులు చేరువయ్యే కొన్ని మార్గాలు ఏమీ అనగా నేను టీవీ అని చెప్తాను టీవీలో చాలా వరకు ప్రకటనలు వస్తాయి అన్నీ అందరి పైన అది దాని యొక్క స్వభావం చూపెడుతుంది ఏమీ అనగా సృజనాత్మకంగా ఉండేది ప్రభావితం చేసిన ప్రకటనలు చాలా ఉన్నాయి వాటిలో ఒక దాని గురించి చెప్పాలి అన్నట్లయితే అది నాకు ఆ ఫోన్ యొక్క ప్రకటనని నేను చెప్తాను ఎందుకు అన్నట్లయితే ఆ ఫోన్ యొక్క అన్ని లక్షణాలను మనకి చెప్పి దాన్ని కొనుగోలు చేయమని చెప్పే ఒక ప్రకటన నాకు చాలా ఇష్టం అలాగనే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకటన ద్వారా చాలామంది టీవీలు ద్వారానే మార్గం ఏర్పరచుకొని చేరువవుతున్నారు అలానే సృజనాత్మకంగా ఉండి ప్రభావితం చేసిన ప్రకటన గురించి నేను ఇప్పుడే చెప్పాను